నా డ్రైవింగ్ లైసెన్సు గడువు ముగిసింది కానీ నాకు ముఖ్యమైన పనుల వల్ల నేను స్థానిక ఆర్డిఓ ఆఫీస్ని సందర్శించలేకపోతున్నాను కాబట్టి నేను ఆన్లైన్లో దాన్ని పునరుద్ధరించాలని అనుకుంటున్నాను ఈ పునరుద్ధరణ ప్రక్రియ గురించి నాకు మరింత సమాచారం కావాలి నాకు పరివాహం సేవ కస్టమర్ సర్వీస్ హాట్లైన్కి కాల్ చేయడం కానీ దాని ని ఎలా ఉపయోగించాలి అండ్ దాని అవసరాన్ని మరియు ఆన్లైన్లో దాన్ని పునరుద్ధరీకరించిన విషి విషయాన్ని అర్థం చేసుకోవడంలో నాకు మీ సహాయం కావాలి తప్పకుండా నాకు సహాయం చేయగలరా